ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హిందూ మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం జైను సిక్కు వంటి ఇతర మతాలు కూడా ప్రజలు జీవిస్తున్నారు అయితే ఇక్కడ ఎక్కువగా హిందూ మతం వారు ఎక్కువగా ఉన్నారు హిందువులకు సంబంధించిన ప్రతీ పూజను కూడా చాలా ఘనంగా సంప్రదాయబద్ధంగా భారతీయ సంస్కృతి సాంప్ర బద్ధంగా చేస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ఎక్కువగా క్రైస్తవులు కూడా క్రిస్మస్ పండుగను చాలా ఘనంగా ఐదు రోజుల పాటు చేసుకుంటారు అదే విధంగా మనం ఇస్లాం మతం ముస్లిములు కూడా వారి పండుగ అయిన రంజాన్ మొహరం వంటి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అన్ని మతాలు వారు కూడా అందరికి కూడా ఇక్కడ సమాన హక్కులు కలిగి ఉన్నాయి అందరు కూడా తమ పండుగలను సెలెబ్రేట్ చేసుకోని సంతోషంగా జీవించవచ్చు అందరికి ఇక్కడ సమాన హక్కులు కలవు